నేను తినడానికి అత్యంత ఇష్టమైన వంటకం ఏమిటంటే బిర్యానీ నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం దీనిలో వెజిటేబుల్ అలాగే చికెన్ బిర్యానీ అనేది నాకు చాలా ఎంతో ఇష్టమైనది మా అమ్మగారు దీనిని చాలా బాగా వండుతారు అలాగే నాకిష్టమైనది పిజ్జా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది అయిన వంటకం ఇది అనేక రకాల పదార్థాలతో తయారు చేయవచ్చు ఇది రుచికరమైన మరియు సంతృప్తికరమైనది

సూప్ శీతాకాలంలో రుచికరమైన అలాగే సంతృప్తికరమైన భోజనం ఇది అనేక రకాల పదార్థాలతో తయారు చేయవచ్చు ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది అలాగే కర్రీస్లో నాకు బంగాళదుంప కూర అంటే చాలా ఇష్టం ఇందులో చాలా రకాల పోషకాలు ఉన్నాయి అలాగే దానిని తయారు చేయటం చాలా సులభతరమైనది